హలో నందిని రెస్టారెంట్లో బిర్యానీ ఆర్డర్ పెట్టాము అండి పెట్టి ఉన్నాము ఎంత టైం పడుతుంది వచ్చేదానికి కొంచెం త్వరగా తెచ్చివ్వండి ఇచ్చేటప్పుడు దాంట్లో కారం తగ్గించండి పెద్దవాళ్ళకి పెట్టాలి డబ్బులు కూడా మేము అమౌంట్ కూడా పే చేసేసాము కాస్త త్వరగా తీసుకురండి